మీకు లైబ్రరీ సభ్యత్వం ఉందా మీ అనుభవం గురించి మాకు చెప్పండి మీకు లైబ్రరీలో మార్కెట్లో సులభంగా అందుబాటులో లేని ప్రత్యేక పుస్తకాలు ఏమైనా ఉన్నాయా దానివల్ల మీకు ఏం లాభం వచ్చింది అందుబాటు ధర ఉందా మాకు లైబ్రరీ సభ్యత్వం ఉంది ఉంటే మా అనుభవం గురించి చెప్పాలంటే మా లైబ్రరీలో మార్కెట్లో సులభంగా అందుబాటులో లేని ప్రత్యేక పుస్తకాలు ఏమైనా ఉన్నాయా అంటే చాలా వరకు ఉన్నాయి అంటే మనం కొనుక్కునే ధరకీ పుస్తకాలు పుస్తకాలు దొరకవ్ కొన్ని పుస్తకాలు చాలా తక్కువ ధరకే దొరుకుతాయి లైబ్రరీలో చదివే పుస్తకాల వల్ల చాలా వరకు జ్ఞానాన్ని సంపాదించుకోగలిగాము ఎందుకంటే లైబ్రరీలో చదివిన్దానికి మనం ఇంట్లో స్కూళ్ళలో కాలేజీలల్లో చదివే దానికి చాలా తేడా ఉంటుంది లైబ్రరీలో ఎలా ఉంటుందంటే అంత నిశ్శబ్దంగా ఉంటుంది కాబట్టి మనం చదివేది మనం మనసుకి మన మెదడుకి చాలా బాగా అర్థమవుతుంది అందుకే లైబ్రరీలో చదివే పుస్తకాలు చాలా బాగా అర్థమవుతాయి అందుబాటు ధర అంటే కొన్ని కొన్ని పుస్తకాలు చాలా తక్కువకే దొరుకుతాయి చిన్న చిన్న పుస్తకాలు కొన్ని పుస్తకాల ధర ఎక్కువగా ఉంటుంది వాటిని మనం తీసుకోలేం అవి కొన్ని పుస్తకాలు ప్రత్యేకంగా ఉంటాయి